కుడుతున్నాను అండి మరి కొలతలండి సరేనండి నేనే వస్తాను నాకు డ్రెస్ వస్తుంది ఏదైనా ఆడపిల్లకైతే ఐదు వందలండి మగప మగపిల్లలకైతే నాలుగు వందలండి సరేనండి తగ్గించే తీసుకుంటాను సరేనండి నేను సోమవారం వస్తాను ఫోన్ చేస్తానండి ఇరవై రోజుల్లో ఇవ్వడానికి చూస్తానండి మరి నాలుగు వందలు నాలుగు వందలకి వస్తుందా అండి ఎలా అవుతుందండి చూస్తానులెండి